హలో అదీ అంటే మేము వచ్చి చూసి కొలుచుకొని చెప్తామండి ఇంట్లో నుంచి ఉంటుంది ఒక ఐదు సంవత్సరాలు వరకు ఉంటుంది మీకేమీ డామేజ్లు ఏమీ ఉండవు బాగానే చేస్తాము బాగానే ఉంటుంది రెండు రకాలు ఉంటాయండి రెండు రకాల బండలు ఉంటాయి రెండు రకాల రేట్లు ఉంటాయి దాన్ని బట్టి మేము వచ్చి చూసి దాన్ని బట్టి చెప్తాము అంటే మీకు ఏ ఏ రకం కావాలి పెద్ద బిల్డింగా అంటే మేము వచ్చి చూసుకొని అప్పుడు చెప్తాము క్వాలిటీ కావాలా క్వాలిటీ తక్కువ కావాలా రూమ్కి ముప్పై ముప్పై ఐదు వేలు అవుతాయి ఇంకా క్వాలిటీ కావాలి అంటే నలభై ఐదు వేలు అట్లా అవుతాయి మంచి మంచి క్వాలిటీ వేస్తాము రేటు కొంచెం తగ్గించి ఇస్తాము రేపు వచ్చి ఒకసారి చూసుకొని చెప్తాము మీరు ఉంటారు కదా అదే చూసుకొని రేపు అదే మేము మేము వచ్చి చూసుకొని చెప్తాము